ఏ చేప కావాలండి మీకు రేగండి అయితే రెండు వందలు అమ్మా కేజీ బొచ్చ అయితే తే రెండు వందల యాభై అమ్మ కేజీ ఇదిగో ఈ కోరమీను ఉంది ఒకే ముళ్ళు ఉంటుంది అది కేజీ మూడు వందలు అమ్మో ఇప్పుడు చలికాలం కదమ్మ మరి ఇది ధరలు పెరిగిపోయినాయి మరి బాసా ఫిష్ అమ్మ బాసా చేప అది అది కొత్తగా ఉందండి అది మరాఠీలో బాసా చేప అంటారు అమ్మ అది మీ మెదడుకి చాలా మంచిది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అది చాలా ఆరోగ్యకరం కూడా అరుగుదలను ఇస్తుంది చేప అంటే అరుగుదల అందులో ఈ చేప మరి ముఖ్యంగా ఎంతో ఉపయోగకరం కూడా ఎవరైనా తీసుకోవచ్చండి అది ధర ఒకటి వచ్చి కేజీ వచ్చేసరికి ఐడు వందలు అండి అది దానివల్ల దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అండి లేదంటే అంత రేటు అంత ధర మేము చెప్పం కదా సముద్రం చేప అండి ఏ చేప అయిన కానీ సముద్రంలో పండేవి అండి ఇంకో రెండు కిలోలు ఎక్స్ట్రా తీసుకుంటారా నాలుగు వందల యాభై చేసుకోండి ఇంకా అంతకన్నా తగ్గదు నేను చెప్పింది తక్కువ రేటు అదే సగం ఇప్పుడు అయితే నాలుగు కేజీలు తీసుకుంటారా అలాగే అండి చేసి ఇమంటారా అయితే నాలుగు కేజీలు తొమ్మిది వందలు అవుతుండి అండి యాభై యాభై తగ్గిస్తున్నా మీకోసం అవునండి ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అలా చేసి తగ్గించాను అది చాలా ఉపయోగకరం అండి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి దానివల్ల అన్నీ వయసు అయ్యయ్యో అన్ని వయసులకు ఇది బాగా పనిచేస్తుంది అండి చాలా ఉపయోగం కూడా ఇది ఇప్పుడు చేసి ఇవ్వమంటారా నేను చేసిస్తాను అండి నన్ను చేసి ఇవ్వమంటారా ఇప్పుడు ఓకే అండి ఇవిగోండి ఇవి కొలిచి తీస్తున్నాను నాలుగు వందల యాభై అండి అండి ఇంకా మీకు చేసినందుకు ఇంకా డబ్బులు ఇవ్వాలి తొమ్మిది వందల యాభై అవుద్ది ఇంకా నాలుగు చేపలకు నేను యాభై రూపాయలు వేసాను ఇంకా మీరు తగ్గించమని అడిగితే మేము ఇంక వ్యాపారం చేసి ఎందుకండి కొంచం చూసుకొండి తోం నేను ఇప్పటికే తగ్గించాను అండి మళ్ళీ చేయాలి కదా చేసే వాటికి డెబ్బై రూపాయలు మీరు తగ్గించమని అడుగుతారని నేను ముందే తగ్గించాను అలాగేనండి నేను చేస్తాను మీకోసం

అప్పుడప్పుడు దొరుకుతాయి అండి ఇవి అరుదుగా దొరుకుతాయి ఎప్పుడు దొరకవు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పాను కదా అప్పుడప్పుడు మాత్రమే ఇవి దొరుకుతాయి ప్రతిరోజు ఇవి దొరకవు సరేనండి మీకు ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు సరే అండి మీకు శుభ్రంగా తీసి ఇస్తాను అండి సరే అండి ఏంటండి డబ్బులు తొమ్మిది వందల యాభై అండి అలాగే అండి ఒక్క నిమిషం కవరు సంచిలో వేసిస్తాను మీకు అలాగే అండి పెడుతున్న ఇదిగో అండి తీసుకోండి ఇదిగోండి యాభై రూపాయలు మీ ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి ఇది చాలా ప్రయోజకరం చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల అలాగే అండి మళ్ళీ రండి సరే